సాంప్రదాయ స్విమ్మింగ్ ఆరోగ్యంగా ఉండటానికి సరదాగా చేసే సాధనం కాగా ప్రొఫెషనల్ స్విమ్మింగ్ ఖచ్చితమైన టెక్నిక్ వేగం టైమింగ్పై ఆధారపడి పోటీకి సిద్ధమవ్వడమే లక్ష్యంగా ఉంటుంది నేను స్విమ్మింగ్ పూల్లోనే ఎక్కువగా ఈత అభ్యాసం చేస్తాను ఎందుకంటే అది సురక్షితంగా ఉం ఉండి ట టెక్నిక్ టెక్నిక్ను మెరుగుపరచడానికి అనుకూలంగా ఉంటుంది కానీ ప్రకృతిలో నది లేదా సముద్రాలో లేదా బావులలో ఈతపడం ఒక ప్రత్యేక అనుభూతి ధైర్యాన్ని పెంచుతుంది ఇంకా సరదాగా ఉంటుంది